ఆ సురేష్ ఆ ఈరోజు ఏంటి హోటల్లో వెరైటీస్ చికెను ధమ్ బిర్యాని మటన్ ఫ్రై పీస్ ప్రాన్సు పీతల ఫ్రై వెజ్ బిర్యానీ అదే నా మెనూ నీకు డైలీ తెలుసు కదా ఆ మెనూలో ఏమి మార్పులు అవి లేకుండా మటనూ ఫ్రై పీస్ తీసేసి నాకు ప్రతిరోజు ఇచ్చే మెనూనే ఈరోజు కూడా పార్సల్ చేయించు టేస్ట్ అది బాగుండాలి కొంచెం మొన్న ఫ్రై పీసు ఫ్రై పీస్ బిర్యానీలో కొంచెం మసాలా అది ఎక్ఆకువ ఉంది మసాలా అది తగ్గించి ఆ సమానంగా పిల్లలు అది తినేలాగా సమానంగా చేసి మీ వంట మనిషికి చెప్పి చేయమనండి ఆ ప్రాన్స్ ఫ్రై ఉంటే అది కూడా సేమ్ సమపాలల్లో కొంచెం మసాలా వేసి తగ్గించి చేసి అది కూడా ప్లేట్ తీసుకోండి వీ వీటన్నిటితో పాటు కొద్దిగా కర్డ్ రైస్ కర్డ్ రైస్ దాని కొంచెం పచ్చడి కూడా వేసి పంపించండి ఎంత సేపు అవుతుంది ఫుడ్డు రెడీ ఒక ఫార్టీ మినిట్స్ నలభై నిమిషాలు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను మీరు త్వర త్వరగా కొంచెం రెడీ చేసేసి నాకు ఫుడ్ ఇచ్చేయండి